ఈత నేర్చుకోవడంలో సహాయం చేసిన నాకు ఈత వచ్చు ఒక్కొక్కసారి ఈత నేర్చుకోవడంలో పైనుంచి కింద పడిపోయినారు వాళ్ళని నేనే పైకి లేపి వాళ్లకి కష్టంగా ఉండే పరిస్థితుల నుంచి బయట తీసి ఉన్నాను ఇంకొకసారి వాళ్ళకి ఈత నేర్చుకోవడంలో క్యాన్ కట్టి మరి బావిలోకి తోసి వాళ్ళకి ఈత నేర్పించిన ఇంకొకసారి వాళ్ళకి ఊపిరాగకుండా నీళ్ళ అన్నీ మింగేసి వాళ్ళు ఊపిరి ఆడకుండా కడుపు అంత లావు అయిపోయింది వాళ్ళకి కడుపు అంతా నొక్కి నీళ్ళు అంతా బయట తీసి వాళ్ళకి ప్రాణం పోస్తున్నాను ఇంకొకసారి స్నేహితులతో కలిసి బీచ్కి వెళ్ళినప్పుడు మేము అందరు కలిసి ఈ ఈత నేర్చుకున్నాము అలాగే ఈత కొట్టాము ఇంకొకసారి చెరువుకి వెళ్ళినప్పుడు ఐడు ఆరు మంది ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఈత కొట్టి వాళ్ళకి సంతోషంగా ఉండేలాగా చూసాము ఇంకొకసారి మనం ఈత కొట్టాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం మొదటగా ఈత నేర్చుకొని పక్కన వాళ్ళకి నేర్పించి వాళ్ళ ప్రాణంను ఆపాయపడి నుంచి మనం కాపాడాలి